తెలుగు భాషను అంటే హిందీలో పోలిస్తే ఎలా ఉంటుందంటే అంత స్పష్టంగా ఉండదు అంటే హిందీలో మాట్లాడినట్టు తెలుగులో మాట్లాడలేం కదా మన తెలుగులోనైతే స్పష్టంగా వివరించగలుగుతాం ఏదైనా కానీ అంత వివరంగా హిందీలో వివరించలేము హిందీ అందరు మాట్లాడతారు కానీ తెలుగు అట్ల కాదు కదా మన తెలుగు ప్రజలు మాత్రమే మాట్లాడగలుగుతారు దానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది అందుకనే భారతదేశంలో అధికారక భాష కాబట్టి హిందీ మన తెలుగుని అధికారక భాషగా పోల్చలేం మనం తెలుగు అనేది ఒక ల్యాంగ్వేజ్ అంటే ఒక ఏమంటారు ఒక భాషగానే తెలుసు కానీ తెలుగు ప్రజలకు మాత్రం అది ఒక ఏమంటారు ఎమోషన్ అని అంటారు ఇంగ్లీష్లో దీంతో పోల్చలేం మనం హిందీ మనం ఏదైనా చెప్పాలనుకున్న కానీ తెలుగులో మన హృదయం నుంచి హృదయ పూర్వకంగా చెప్తాం ఏం ధన్యవాదమైన హృదయ పూర్వకంగా చెప్తాం కానీ మనం అలా హిందీలో చెప్పలేము అట్లానే మన తెలుగుని ఏ భాష తోటి పోల్చలేము తెలుగు భాష తెలుగే హిందీ కూడా హిందీనే దేన్ని దాన్ని ఇట్ల పోల్చలేము కాబట్టి తెలుగుకి ఇచ్చే ప్రత్యేకత దేనికి కూడా ఇవ్వలేము దెన్ అంటే తెలుగు ప్రజలు బాషా అంటే తెలిసిందే మన అందరికి అందుకని హిందీలో కూడా దేన్ని పోల్చలేము ఏదైనా పోల్చాలనిపిస్తే కూడా మనమెంత స్పష్టంగా చెప్తామంటే చిన్న చిన్న దానికాడ నుంచి పెద్దదాని వరకు వివరించగలుగుతాం కాని హిందీల అట్ల వివరించలేము ఎందుకంటే మనకంత హిందీ కూడా రాదు కాబట్టి తెలుగులో చెప్పినంత హిందీలో చెప్పలేము